మనం ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి అన్నట్లయితే మనకి చాలా రకములైనటువంటి ఆన్లైన్ బుకింగ్ యాప్స్ మరియు వెబ్సైట్స్ అందుబాటులోనే ఉన్నాయి మీరు ఎటువంటి ప్రోడక్ట్నైనా కూడా సులువుగా ఆ యొక్క యాప్లలోకి వెళ్ళగానే మీకు తేలికగా ఆ యాపు ఎలా ప్రోడక్ట్ని పర్చేస్ అలాగే దాని యొక్క పేమెంట్ను ఎలా చేయాలో చాలా తేలికగా చూపెడుతుంది కాబట్టి మీరు ఏదైనా ఎటువంటి సామాగ్రి అయినా కూడా మనకి ఆన్లైన్లో దొరకడం జరుగుతుంది చిన్న చిన్న వస్తువులు సామాగ్రి నుండి పెద్ద పెద్ద వస్తువుల వరకు కూడా మనము ఆన్లైన్ లోనే పర్చేస్ చేసుకోవచ్చు అందులో మనకి బయట కన్నా ఆన్లైన్లో కొనుగోలు చేయడం వల్ల మనకి దాని యొక్క రేటు కూడా డిస్కౌంట్లు ఆఫర్ల ద్వారా తగ్గడం అనేది జరుగుతూనే ఉంటుంది నేను కూడా చాలాసార్లు బయట కన్నా ఆన్లైన్ లోనే ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటాను ఇప్పు అదే మనము బయట కానీ వెళ్ళి కొన్నామంటే మనకి అక్కడ నుండి ఎటువంటి తక్కువ ధర లేదా ఆఫర్లు డిస్కౌంట్లు లాంటివి ఎటువంటిది ఇవ్వరు అదే అంతేకాకుండా ఫిక్స్డ్ రేట్ అనేటటువంటి బోర్డును కూడా తగిలిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో జాగ్రత్తగా చూసి కొనుగోలు చేయడం చాలా ఉత్తమం